నాకు తెలిసిన గైడ్లు ఎవ్వరూ లేరు కానీ గైడ్గా ఉన్న లక్షణములు ఏమిటంటే అందరితోనూ మంచిగా ఉండాలి ఓపికతో ఉండాలి ఓపికగా అందరికీ వివరించాలి గైడ్కి మంచి వ్యక్తిత్వం ఉండాలి గైడ్ అందరితో స్నేహభావ సంబంధాలు ఉండాలి గైడుకు ఓపిక చాలా అవసరం గైడ్ అందరితోనూ సమానముగా ఉండాలి ఒకరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరితోనూ సమానముగా ఉండాలి గైడ్ ఒక వర్గానికి చాలా అవసరము నాకు తెలిసి గైడుకు ఉండాల్సిన లక్షణములు ఇవి